నేను చేసిన ప్రయాణాల్లో నాకు ఇది గుర్తుండిపోయే ప్రయాణం ఇది ఈ ప్రయాణం మా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి చేసాము నాకు ఈ ప్రె ప్రయాణం అంటే చాలా బాగా నచ్చింది చిన్నప్పటి నుంచి అంటే ఇది చిన్నప్పుడు నాకు ఈ తెలియనితనంలో ఇది ప్రయాణం వల్ల నాకు బాగా ఆనందం కలిగించింది ఈ ప్రయాణం మేము కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజన్న దేవాలయాన్ని దర్శించుకున్నాము చిన్నప్పుడు రాజన్న దేవాలయం దాని మరియు శివయ్య దేవాలయం కూడా అని అంటారు ఇక ఈ ఈ దర్శనాన్ని ఈ దేవాలయం కోసం మేము అందరం వెళ్ళాము ఇది ఆనాటి కాలం నాటి దేవాలయం ఇక్కడ శివుడు కొలువుతీరి ఉంటాడు మరియు అక్కడ భక్తజనులందరు రాజన్న అని పిలుస్తూ ఉంటారు ఈ దర్శనం చేసుకునే ముందు ముందు కోనేటిలో వెళ్ళే శుభ్రం అయ్యి తలస్నానం చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయని కోనేటిలో వదిలేసి వచ్చి పైకో పచ్చి బ వస్త్రాలతో పైకి వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి భక్తజనులు లైన్లో నిలబడుతూ ఉంటారు మరియు ఇక్కడ ఆ దేవాలయం కంటే ముందు ఇక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టుకి మనం మొక్కలు మొక్కుకుంటే మన కోరిక తీరితే అక్కడ మన కొబ్బరికాయతో ఒక వస్త్రంలో పెట్టి దానికి ముడుపు కట్టేస్తూ ఉంటారు అక్కడ మరియు మన కంకణాలను పాత కంకణాలను కూడా విడిచిపెట్టి కట్టేసి వస్తూ ఉంటారు మరియు అక్కడ సెక్యూరిటీ చాలా బాగుంటుంది మరియు అక్కడ విశాలమైన ప్లేస్ ఎక్ విశాలమైన ప్లేస్ ఉంటుంది మరియు అక్కడ భక్తజనులు లైన్లో

విగ్రహాలు బండపై చెక్కి ఉంటాయి మరియు అక్కడ ఆవుని కోడే అని అంటారు కోడే అంటే ఆవుతో నాలుగైదు ప్రదక్షణాలు చేస్తూ మన కోరికలని నెరవేర్చటానికి ఆ కోడెను కడుతూ ఉంటారు మరియు లోపలికి వెళుతూ ఉంటే శివయ్య నిండు విగ్రహంలా విభూది పెట్టుకోని మరియు అక్కడ ఇట్లా చాలా బాగుంటాడు పైన నాగసర్పం మరియు బండతోనే ఉంటారు మరియు అన్ని వైపులా సెక్యూరిటీ ఉంటుంది అక్కడ భక్తజనులతో నిండిపోతూ ఉంటుంది ఆ దేవాలయం చాలా మధురంగా ఉంటుంది మరియు దాన్ని చూసి చాలా ఉత్సాహం ఆనందకరంగా ఉంటుంది అక్కడ దేవాలయం వేములవాడలో చాలా ప్రసిద్ధి చెందింది ఈ పుణ్యక్షేత్రం కోసం వేలాది మందలు వేలాది మంది గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారు మరియు సామంతులు పెద్దపెద్ద పూజారులు కూడా సంగ్ దర్శించుకోడానికి వస్తారు ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇక్కడ ఎక్కడై ఎక్కడ ఈ దేవాలయంలో ఎక్కడైనా విశాలంగా కుర్చోవచ్చు మరియు అక్కడ లడ్డు ఒకవైపు ప్రసాదం పులిహోర అవన్నీ అమ్ముతూ ఉంటారు మరియు అక్కడ అక్కడ జాతర కూడా గుడి వెనకాల జాతర కూడా ఉంటుంది అక్కడ గుడి వెనకాల జాతర కూడా ఉంటుంది కొం వేములవాడలో కొంచెం దూరం వెళితే అక్కడ పోచమ్మ తల్లి మరియు శివుడు విగ్ శివుడు నా శివుడు ఉన్న విగ్రహాలు అక్కడ కొంచెం దూరంలో ఉంటాయి అక్కడ చాలా మంది కోరికలు తమ కోరికలు ముడుపులు ము ముడుపులు నెరవేరిన కోరికలు తీరుస్తూ ఉంటారు మరియు అక్కడ కేశ ఖండన కూడా చేస్తూ ఉంటారు కేశ ఖండన కూడా చేసిన తరువాత మళ్ళీ గుడిని దర్శించుకుంటారు అక్కడ